హెల్త్ కేర్ రంగంలో జరుగుతున్నఅవినీతి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది దీనికి బాధితులు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఏదైనా అస్వస్థతకు గురి అయినప్పుడు కానీ జ్వరాలు మౌలి కామన్గా వచ్చినప్పటికి దగ్గరలో ఉన్న హాస్పటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ఇంకో దగ్గరకి వెళ్ళినప్పుడు ఒక ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయటం కొంచెం అయిన ఖర్చుకి వాళ్ళు ఎక్కువ ఖర్చు అయ్యేలా బిల్లు చెప్పటం ఇలాంటివి ఇప్పటికి జరుగుతు ఉన్నాయి ఆ తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళకి కమిషన్ ఎంతో కొంత ఇస్తాం అని ఎక్స్ట్రా రేట్కి కూడా అమ్ముకునే షాపులు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా గవర్నమెంటే కాకుండా గవర్నమెంట్లో అక్కడ డాక్టర్లు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు కానివ్వండి ఇక్కడ అయితే సదుపాయాలు లేటుగా జరుగుతాయి మాకు తెలిసిన వేరే హాస్పటల్ ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ తొందరగా మీరు వెళ్ళిన పని జరుగుతుందని అక్కడి పంపించడం వల్ల ఇక్కడ ఫ్రీగా జరిగే వైద్యం అక్కడ డబ్బులకి జరుగుతు ఉంది అలా చాలా అవినీతి జరుగుతు ఉంటుంది వేరే చోట్ల అయితే కొన్నిచోట్ల ఆర్ఎంపీ డాక్టర్లు ఇంటికి వచ్చి వైద్యం చేస్తామని ఇక్కడికి వచ్చి వైద్యం చేసినందుకు నార్మల్గా అయ్యే ఖర్చు కంటే వచ్చి చేసినందుకు కూడా ఎక్స్ట్రాగా అమౌంట్ తీసుకోవడం కొన్ని కొంచెం అయ్యే ఖర్చుకి ఎక్కువగా ఖర్చు బిల్లు అయ్యేలా చేయటం జరుగుతు ఉంటాయి ఇలా కాకుండా హెల్త్ కేర్ హెల్త్ కేర్ సెంటర్స్ పెట్టి ఒక ఐదు వార్డులకి ఒకటి అలా పెట్టి గ్రామాలలో అయితే గ్రామానికి ఒక రెండు హెల్త్ కేర్ సెంటర్లు పెట్టినట్టు అయితే దూర దూరాగా వెళ్ళి హాస్పటల్కి వెళ్ళి ఇబ్బందులు పడే కంటే దగ్గర్లలో వాళ్ళకి వైద్యం అందేలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది